అదే హెచ్పి గ్యాసా అండి అది అదే సర్ మీరు ఈరోజు డెలివరీ ఇస్తానన్నారు కానీ మాకు ఈరోజు కాదు మేము కొన్ని వేరే పనులు వల్ల పక్క ఊరికి వెళ్తున్నాము మేం వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది అందుకని మీరు పక్క రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం నాలుగు గంట్లకి కానీ అలా తెచ్చివ్వండి మీరు మళ్ళీ మళ్ళీ మర్చిపోకుండానే మేము వచ్చేస్తాము ఒకవేళ మేము వచ్చేస్తాము మళ్లీ అయిన కాని మీకు ఫోన్ అయిన కాని చేస్తాము మీరు ఏందంటే ఆరోజు ఆ టైం అయితే రావట్లేదు నేను చెప్పిన టైం మధ్యాహ్నం రెండు తర్వాత కాని నాలుగు తర్వాత కాని మీకు వచ్చి కాల్ చేస్తాము ఆ టయానికి మీరు అందించండి మాకు ఆహా పక్కన కూడా వద్దు మేమే వస్తాము ఎందుకు నేను వచ్చినప్పుడే నేను కచ్చితంగా వస్తాను ఒకవేళ రాలేకపోయినా పిల్లలైనా ఎవరైనా ఉన్నప్పుడు తర్వాత మళ్లీ అది కూడా మీకు నేను కాల్ చేసాకే మీరు రావాలి అది మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ మర్చిపోతారనని చెప్పి నేను చెప్తూ ఉన్నాను సార్ మీకు నేను అది ఓకే సార్ ఓకే సార్ కచ్చితంగా వచ్చేస్తాం మేం ఆరోజు మేము వచ్చాక మీరు తెచ్చివ్వండి అదే అదే అందుకనెలే అవును అందుకని నేన్ చెప్పా నేనే మీకు చేర్చండి సార్ మళ్లీ మళ్లీ నేను చెప్తున్నాను ఇంకొకసారి కూడా మళ్లీ మళ్లీ మీరు మర్చిపోవద్దు మా దాన్ని కొంచెం గుర్తుపెట్టుకోండి ఓకే ఓకే సార్ ఓకే